ఇటీవలా కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త విద్యా విధానం ప్రవేశ పెట్టింది అయితే ఆ విద్యా విధానంలో మాతృ భాష బోధనపై సరిగ్గా దృష్టి పెట్టలేదు తెలుగు రాష్ట్రాలలో బాత్ మాతృ భాష బోధన విధానంలో మార్పుల వల్ల ఇది వరకు ఒక్కటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎలమెంటరీ స్కూల్ విధా విధానం ఉండేది అయితే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్ విధానం ఉండేది అయితే కొత్త విద్యా విధానం వల్ల స్థానిక పాఠశాలలో ఒక్కటి నుంచి మూడో తరగతి వరకు అంగనవాడిలో నుంచి మూడు నుంచి హై స్కూల్లో కలిపారు దాని వల్ల కొన్ని ప్రాథమిక పాఠశాలలో మూసి వేయడం జరిగింది అయితే హై స్కూల్లో కూడా పన్నెండో తరగతి వరుకు పెంచడం వల్ల కొన్ని హై స్కూల్లు విలీనం చేయటం జరిగింది అయితే నా అభిప్రాయం అయితే ఈ విధానం అంత సరిగ్గా అనిపించట్లేదు ఎందుకంటే ప్రాథమిక విద్యా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక పాఠాశాలలోనే మాతృ భాష మాతృ భాషలోనే జరిగితే పిల్లలు పరిజ్ఞానం పే చాలా పెరుగుతుంది అలాగే హై స్కూల్ కూడా పన్నెండో తరగతి చేర్చడం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది ఇంకా మరొకటి ఏంటంటే పాఠాశాలలో మూసి వేయడం లేదా కలిపి వేయడం వల్ల గ్రామంలో పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొత్త విద్యా విధానం కొంచెం మార్పు చేయడం మంచిది కాని నాక్ కొంచం అనిపిస్తుంది ఇదే విధానంగా ఉంటే చాలా బాగుంటుంది అని నాక నా అభిప్రాయం